నేనురా గణేేశ్నురా నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు భయపడుకు అస్సలు నువ్వు నీకు వచ్చిందిరాయి తర్వాత నువ్వు నీకు రానివి ఉంటాయి చూశావా అది అటెంప్ట్ చేయి ప్రెజర్ లేకుండా రాయి నువ్వు అది నువ్వు ఏం పట్టించుకోకు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటుంది ఏం పట్టించుకోకుండా రాయి అందుకని చెప్తాను నీకు ఎప్పుడు ఏమిటి చదువుకోమని ఎప్పుడు బయటికి అందుకని ఎప్పుడు ఎగ్జామ్ రాసేప్పుడు ప్రెజర్ లేకుండా రాయి అయిపోద్ది మెల్లగా సబ్జెక్ట్ అయిపోద్దిలే కానీ ఈ మెల్లగా రాయి రైటింగ్ రైటింగ్ బాగుంది అనుకో మార్క్స్ కూడా పడతాయి అలాగా కొద్దిగా మేనేజ్ చేయి అయిపోయిన తర్వాత కొద్దిగా స్ట్రెస్ పడకు టెన్షన్ పడకు టెన్షన్ పడితే మాత్రం నీకు ఏమి గుర్తురావు చెప్తున్నా కదా టెన్షన్ పడకుండా అన్ని మర్చిపోయి రిలీఫ్ అయ్యి ఎగ్జామ్ రాస్తే అందంగా రాయి అయిపోద్ది ప్రెజర్ లేకుండా రాశావనుకో మొత్తం అయిపోద్ది అయిపోయిన తర్వాత నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు మెయిన్ రైటింగే చూస్తారు రా రైటింగ్ అయిపోయింది రైటింగ్ మెల్లగా నీట్గా రాశావు అనుకో అయిపోద్ది తర్వాత వచ్చేసి ఏమి ఉంటాయి టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాయి ప్రెజర్ లేకుండా అయిపోద్ది తర్వాత ఇంకేముంటుంది నీకు వచ్చింది రాయి ఫస్ట్ వచ్చి రానిది అటెంప్ట్ చేయి రానివన్నీ అటెంప్ట్ చేయకు రానివి కూడా మెల్లగా ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే అయిపోద్ది తర్వాత ఇంకేం ఉంటుంది ఇంకా టెన్ మార్క్స్ ఉంటాయి కదా టెన్ మార్క్స్ వచ్చేసి మెల్లగా రాస్తే అయిపోద్ది అందుకని చెప్తున్నా ప్రెజర్ ప్రెజర్ లేకుండా రాశావు అనుకో టెన్షన్ పడుకుండా రాశావు అనుకో అన్నీ అయిపోతాయి అన్నీ అయిపోతాయి సరే అయితే ఉంటాను అయితే సరిగ్గా రాయి మొత్తము ఓకేనా బై